చెప్పండి సార్ ఓకే ఓకే అన్న లొకేషన్ ఎక్కడన్న మంచిర్యాల చెన్నూరా మంచిర్యాలనా అంటే వర్కింగ్ అంటే లోపల వైరింగ్ ఈ లైటింగ్ మొత్తం ఇవేనా లేకపోతే ఇంకేమన్నా స్పెషల్ అరేంజ్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే యాక్చువల్గా ఆఫీ నేను నార్మల్గా జస్ట్ వైరింగ్ అంటే నార్మల్ ఇండ్లల్లోనే జస్ట్ సెవెన్ తౌజండ్ దాకా తీసుకుంటా మీ కంపెనీ ఒకసారి వచ్చి దగ్గర నుండి చూస్తే మరి ఎంత రేట్ అయ్యిద్దో అప్పుడు నేను చెప్పగలుగుతా అన్న మరి అంటే మీరు ఎంత వరకు పెట్టగలుగుతారు అంటే మీరు సిక్స్ సిక్స్ తౌజండ్ అంటే కష్టం కదా అన్న అది మేము జనరల్గా ఇంటి కాడ వాళ్ళకే సిక్స్ తౌజండ్ తీసుకుంటాము మీరు కంపెనీ అంటున్నారు కంపెనీ అంటే దానికి మినిమం ఒక ఫిఫ్టీ తౌజండ్ దాకా దానికే పోతుంది నీకు ఒకవేళ ఈ లెవెల్లో రాదు ఒకవేళ కష్టం అవుతుంది అంటే మరి నాది అంటే మీ బడ్జెట్ ఏంతో చెప్తే నా దరిదాపుల్లో ఉన్నోళ్ళని ఎవరినన్నా నేను మాట్లాడతా మరి అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ తౌజండ్ లోపు మీరు పెట్టగలుగుతా అంటే కాకపోతే మీ నే నే నేను నేను ఉంటే సాటిస్ఫైయింగ్ అంటే నేను నేను ఉన్నా అండి కాకపోతే నేను ఇప్పుడు ఫిఫ్టీ తౌజండ్ వరకు అరేంజ్ చేస్తున్నా మీ కోసం అంటే ఫైవ్ తౌజండ్ సిక్స్ తౌజండ్ తగ్గుతా గానీ అమాంతం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయితే తగ్గలేను కదా అబ్బా సార్ అట్లా అది ఒక్క రోజులో అయ్యే పని కాదు అదొక వన్ వీక్ పడుతుంది సో డిస్కౌంట్ అంటే సీ నేను ఏమంటున్నా ఫిఫ్టీ తౌజండ్ యాక్చువల్గా నేను ఫైవ్ తౌజండ్ తగ్గిస్తా ఫార్టీ ఫైవ్ తీసుకుంటా వన్ వీక్ అంటే ఇట్స్ అంత ఈజీ ఏం కాదు కదా సార్ ఇక ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ తౌజండ్లా నేను ఒక వర్కర్ని హెల్పర్ని తీసుకొచ్చుకుంటా ఫుడ్ మీరే చూసుకోవాలె ప్లస్ ఇది ఇచ్చేయాలి వర్క్ అనేది ఫుల్ సాటిస్ఫై నేను వచ్చి చూసి నా శాంపిల్ నా ప్రాజెక్ట్స్ కూడా చూడండి కావలిస్తే నా నాది ఈమెయిల్ ఉంది కదా దానికి మెయిల్ చేయండి ఒకసారి నా ఇన్స్టా పేజీ కూడా ఉంది చూడండి కావాలంటే అందులో నా నేను అంతకు ముందు ఎక్కడెక్కడ కంపెనీలు అంటే చాలా హైదరాబాద్లో కూడా చేసినా కాకపోతే మంచిర్యాలలో అంటే మాకు దరిదాపుల్లో కాబట్టి తెలిసినోళ్ళు ఇక మన ఏరియాలో కొంచెం తక్కువకి కాబట్టి మీకు ఐదు వేల దాకా తగ్గినా లేకపోతే అది కూడా తగ్గను నేను ఓకే సార్ అదే నేను ఏం చెప్తున్నా అయిపోయింది పక్క చేస్తా మీకు ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ కూడా చేస్తా నేను మంచిర్యాల్ అంటున్నారు కదా ఓకే సార్ ఇదే నెంబర్కు ఫో ఫోన్ చేయండి ఏదన్నా అవసరం ఉంటే ఓకే